మేము సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ అనే ఒక కాలేజీ ఎమ్ఎస్సి ఏంఎస్సీఎస్ అనే ఒక కాలేజీ నుండి మేం మీకు కాల్ చేస్తున్నాము మి కెరియర్ గురించి మి కెరియర్ బాగుంటుందండి మా ఇన్స్టిట్యూట్లో మా కాలేజ్లో జాయిన్ అవ్వడం వల్ల దాని మీద మీ ఒపీనియన్ ఎంటి అని కాల్ చేశాము మేము మ్యాథ్స్ సైన్సు ఇంకా టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ చాలా బాగుంటుందండి ఫ్యాకల్టీ కూడా అందుబాటులో ఉంటారు మీకు ఏవిధమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు క్లియర్ చేస్తారు స్టడీ అవర్స్ అన్ని బాగుంటాయి స్టడీ బాగుంటుందండి డైలీ ఉంటాయండి మీరు ఒకసారి కాలేజ్కి వచ్చి అడ్మిషన్ ఫీ కట్టి ఒకసారి విజిట్ చెయ్యండి విజిట్ చేసి కూడా మీరు మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేసుకోవచ్చు కదా అడ్మిషన్ ఫీ ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుందండి అంతే కావాలండి ప్రూఫ్ ఉండాలి ఐడీ ప్రూఫ్ ఏదైనా ఏదైనా ఐడి ప్రూఫ్తో అడ్మిషన్ కావచ్చు మీకూ హాస్టల్ ఉందండి హాస్టల్ ఉంది డే స్కాలర్గా కూడా మీరు చేయొచ్చు మీకు దగ్గరలో ఉంటే

మా తరపున అంటే మీరు ఒకసారి వచ్చి మీకు కావాలంటే గూగుల్లో అయినా సర్చ్ కూడా చేయొచ్చు మీరు నెట్లో కూడా మా కాలేజ్ గురించి మా ఫ్యాకల్టీ గురించి సర్చ్ చేసినా కూడా మా డీటైల్స్ అన్నీ పేపర్లు అలా ప్రింట్ ఉంటాయండి ఒకసారి చూసుకోండి స్టడీ కూడా బాగుంటుంది మీరు కావాలంటే రావచ్చు నెక్స్ట్ మంత్ స్టార్ట్ అండి అవునండి ఒకసారి మీరు వచ్చేటప్పుడు కాల్ చేస్తే నేను వస్తా ఎల్బి నగర్ అండి హైదరాబాదు ఓకే అండి థాంక్యూ థ్యాంక్స్